నేను ఆన్లైన్ షాపింగ్లో ఆఫర్లు వచ్చినందున పవర్ బ్యాంక్ అనేది కొన్నాను నేను ఈ పవర్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ధరలో ఉండడం వల్ల చూస్కొని కొన్నాను అయితే ఈ పవర్ బ్యాంక్ కొన్నాక చార్జింగ్ అనేది సరిగ్గా ఎక్కడం లేదు పవర్ బ్యాంక్కి ఎంత సేపు చార్జింగ్ ఎక్కిన అది నిలవడం లేదు ఒక ఫోన్కి కూడా రావడం లేదు చార్జింగ్ నేను కొన్నదేమో ట్వంటీ తౌజెండ్ ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ కానీ అది ఛార్జింగ్ అనేది నిలవడం లేదు నాకు ఈ ఆఫర్లో ఈ పవర్ బ్యాంక్ అనేది తక్కువ ధరలో వచ్చినందుకు కొన్నాను కాని ఈ ప్రోడక్ట్ అయితే మంచిది కాదు ఆఫర్లో కొన్ని ప్రొడక్ట్స్ మంచియి పెడతారు కొన్ని ప్రొడక్ట్స్ చెడ్డయి పెడతారు నాకు ఈ ప్రోడక్ట్ అయితే నచ్చలేదు ఈ ప్రోడక్ట్ నాకు కొన్నా డబ్బులు వేస్ట్ అని అనిపించింది కొన్నాక ఒక్కసారి కూడా ఛార్జింగ్ అనేది ఫోన్కి ఎక్కలేదు నాకైతే ఈ పవర్ బ్యాంక్ అనేది అస్సల నచ్చలేదు